రీయింబర్స్మెంట్ క్లెయిమ్ స్థితి అప్డేట్ కోసం అభ్యర్థన పాలిసీ నంబర్ ఎల్ఐసిఏఎన్ఎన్ఎమ్ సున్నా ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు నాలుగు ఒకటి ఐదు ఏడు ఏడు ప్రియమైన ఎల్ఐసి క్లెయిమ్స్ విభాగం నేను నా రీయింబర్స్మెంట్ క్లెయిమ్ యొక్క స్థితిపై అప్డేట్ కోసం ఈమెయిల్ను రాస్తున్నాను నా పాలసీ నంబర్ ఎల్ఐసిఏఎన్ఎన్ఎమ్ సున్నా ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు నాలుగు ఒకటి ఐదు ఏడు ఏడు మరియు క్లెయిమ్ నంబర్ ఎల్ఐసిఏఎన్ఎన్ఎమ్ సున్నా ఏడు ఎనిమిది నాలుగు మూడు నేను ఇరవైవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నా క్లెయిమ్ దాఖలు చేశాను మరియు అప్పటి నుండి దాని గురించి ఎటువంటి అప్డేట్ నాకు అందలేదు దయచేసి నా క్లెయిమ్ యొక్క ప్రస్తుత స్థితిని మరియు దాని ప్రాసెసింగ్కు సంబంధించిన ఏదైనా అంచనా వేసి సమయాన్ని నాకు తెలియజేయగలరా అని నేను అడుగుతున్నాను ఒకవేళ నాకు ఏదైనా అదనపు సమాచారం లేదా పత్రాలు అందవలసి ఉంటే దయచేసి నాకు తెలియజేయండి మీ సహాయానికి ముందుగానే ధన్యవాదాలు భవధీయులు వై విజయభారతి ఫోన్ నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది సున్నా ఆరు తొమ్మిది వై విజయభారతి ఎట్ జీమెయిల్ డాట్ కామ్